మా పాఠశాలలో మా క్లాసులో ఒక అమ్మాయి చాలా చక్కగా పాటలు పాడుతూ ఉండేది తన్ని చూసి నాకు కూడా నేర్చుకోవాలి అనే చాలా ఆసక్తి కలిగి ఉన్ ఉండేది అప్పుడు ఇంక తన్నీ చూసి నేను కూడా పాటలు పాడ్డం ప్రారంభించాను మా పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో మేమ్ నేను తనకి పోటీగా పాల్గొనేదాన్ని అప్పుడు నాకు అది చూసి నమ్మకం కలిగింది ఇంకా నా ఉపాధ్యాయులు నన్ను ప్రోత్సహించడంతో ఇంకా బాగా నేర్చుకోవడం ప్రారంభించాను